అవును తెలుగు భాషకు వివిధ ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి అవి భౌగోళికంగా సాంస్కృతింగా విభిన్నంగా ఉంటాయి ముఖ్యంగా తెలుగు మాండలికాలను మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించవచ్చు కోస్త ఆంధ్ర మాండలికం తూర్పు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు ఉపయోగించే మాండలికం ఇది కాస్త తీయగా సున్నితంగా ఉంటుంది రాయలసీమ మాండలికం కర్నూలు అనంతపురం చిత్తూరు కడప ప్రాంతాలలో మాట్లాడే మాండలికం దీనిలో కొంత ఉత్సాహభరితమైన నాటికీయమైన ఉచ్చరణ ఉంటుంది తెలంగాణ మాండలికం తెలంగాణలో మాట్లాడే మాండలికం ఇందులో హైదరాబాద్ ఉర్దూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ప్రాంతాన్ని బట్టి మరిన్ని చిన్న చిన్న మాండలిక చక్కగా వ్యత్యాసాలు కూడా ఉంటాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ మాండలికాలు అన్నీ కలిసినప్పటికి అన్ని వర్గాల ప్రజలకు అర్థం అయ్యే సాంప్రదాయ తెలుగు కూడా ప్రచారంలో ఉంది